సెక్యూరిటీ అండి

చెప్పండి సార్ చెప్పండి చెప్పండి సార్ లేదు సార్ నాకు అవ్వదు సార్ కొద్దిగా ఏదో అవును సార్ కానీ నేను బయటికి వెళ్తాను సార్ నాకు బయట పని ఉంది సార్ ఫంక్షన్ ఉంది సార్ చలి వేస్తుంది సార్ ఈ ఇంపార్టెంట్ సార్ కొద్దిగా అవునులేండి కానీ కొద్దిగా మీరు అర్థం చేసుకోండి సార్ మా ఆ ఆల్రెడీ నిన్న చేశాను సార్ మళ్లీ తెల్లారి అంటే కొంచెం కష్టం కదా సార్ ఓకే సార్ ట్రై చేస్తాను రావటానికి మాక్సిమమ్ సరే సార్ వస్తానులేండి రాత్రికి అలాగే అండి అలాగే అండి సార్ ఓకే ఓకే అలాగే అలాగే సార్ చెప్తాను కంపల్సరీ రిపోర్ట్ చేసి వస్తాను ఓకే సార్ అలాగే చేస్తాను ఓకే ఓకే సార్